ఇదీ ఇది రాములు రెస్టారెంటా అదే మేము ఇక్కడ ఫుడ్ ఏమి ఉంది స్పెషల్ వెజ్లో నాన్వెజ్లో ఒక్కసారి బఫే చెప్తారా

ఇంకొకటి స్నాక్స్ ఏమి ఉంటాయండి మీ మీ దగ్గర ఫాస్ట్ఫుడ్లోనే చెప్పండి

ఒకసారి వెజ్ కాంబో ఒకసారి చెప్తారా అంటే వెజ్ కాంబో తీసుకుంటే దాంట్లో మాకు ఏమేం వస్తాయి ఏమేమి సర్వీస్ చేస్తారు మీరు

ఒకవేళ నాన్వెజ్లో తీసుకుంటే

ఓకే ఓకే ఇంకొకటి మీ దాంట్లో బెస్ట్ డిష్ ఏంటి వెజ్ అండ్ నాన్వెజ్లో ఓకే పన్నీరు బిర్యానీ ఇంకా చికెన్ బిర్యానీయా ఓకే వెజ్లో అయితే అదే నాన్ వెజ్ ఇంకా రోటీస్ ఇంకా చిల్లీ వెజ్ హరి అది కూడా నీకాపస్ పన్నీరు బటర్ మసాలా అలాంటివి పాలక్ పన్నీరు ఓకే అండి ఇంకా మీరు ఇది హోమ్ డెలివరీది ప్రొవైడ్ చేస్తారా ఎప్పుడైనా మేము ఫంక్షన్ ఉంటే మీ నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చు కదా ఇదే నెంబర్కి ఓకే అండి తప్పకుండా కాంటాక్ట్ అవుతాము ఏమైనా ఆఫర్స్ ఉన్నా కానీ మీరు మాకు గైడ్ చేయాలి ఓకే ఒక రెండు మూడు రోజుల్లో ఒక ఫంక్షన్ ఉంది సో మేము ఇక్కడ ఫుడ్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఆడర్ చేస్తున్నాను సో మీరు కన్ఫర్మేషన్ తీసుకోవాలి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి